అవును మేడం చెప్పండి మేడం ఓకే మేడం ఓకే మేడం చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి మేడం మీకు ఏ స్వీట్స్ కావాలో చెప్పండి మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే

ఓకే మీకు ఎప్పటికి కావాలి మేడం ఓకే మేడం వెయిట్ మేడం ఈ రోజు ఒక టూ డేస్లో పంపిస్తాం మేడం వెయిట్ మేడం ఫిఫ్టీన్ థౌసండ్ అయింది మేడం మొత్తం పంపిస్తాం మేడం మీ అడ్రస్ ఎక్కడ మేడం ఓకే మేడమ్ ఓకే మేడమ్ డెలివరీ చేస్తాం మేడం మేము వాట్సాప్లో షేర్ చేస్తాం మేడం ఓకే మేడమ్ ఓకే మేడమ్